నేను మా ఇంట్లో ఎంఐ టీవీ తీసుకున్నాను అండి అది చాలా

ఎటువంటి రిపేర్ లేకుండా ఇప్పటి వరకు ఉన్నదండి దాదాపు అది కొని ఫైవ్ ఇయర్సు అవుతుంది చిన్న రిపేర్ కూడా రాలేదండి అవి థర్టీ వన్ ఇంచెశ అండి చాలా బాగుంది ఇంకా కూడా ప్రాబ్లమ్ రాలేదంటే మనకు నాకయితే తెలుసు కంపెనీ మంచిదని అనుకొంటున్నాను మిగతావాళ్ళు కూడా ఆ కంపెనీని తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను అంటే నాకు నచ్చిన కంపెనీ అయితే ఎంఐ కంపెనీ అని అనుకుంటాను ఇంక ఎన్నయినా కొత్త కొత్త కంపెనీలు ఉన్నాయి కానీ ఒక ఫ్రెండ్ చెప్పాడు ఎంఐ తీసుకో బాగుంటుంది అంటే ఆయన మాట ప్రకారమే తీసుకున్నా ఎంఐ చాలా బాగుంది అది ఇప్పటి వరకు అయిన రిపేర్ చిన్న రిపేర్ కూడా రాకుండా ఫైవ్ ఇయర్స్ నుండి మేము చూస్తున్నటువంటి దానికి ఎంఐనే కోరుతున్నాను అండి